నాకు నచ్చిన పుస్తకాలు చాలానే ఉన్నాయి కానీ వాటిలో ఒకటి సేపియన్స్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్కైండ్ యువల్ నోహ్ హరారీ కావచ్చు ఈ పుస్తకం మనిషి చరిత్రను మనిషి సమాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలను అద్భుతంగా వివరించింది ఇది పాటించడంలో గోచరమైన విషయాలు ముఖ్యంగా పశ్చాత్తాపం మరియు పూర్వ చరిత్ర గురించి చాలా ఆసక్తికరంగా ఉంది ఈ పుస్తకంలో హరారి మనిషి గురించి మనుగడ ప్రారంభం నుండి మొదలుకొనే నాగరికత మరియు అభివృద్ధి పతం మీద చర్చించాడు ప్రజల చరిత్ర సాంస్కృతులు భాషలు మరియు ధర్మాలపై రైటర్ చేసిన పరిశీలన సన్నివేశం అభిప్రాయాలు వివిధ విభాగాలపై అవగాహన పెంచుతోంది సేపియన్స్ అనేది మనిషి జాతికి చెందిన చరిత్రను గమనిస్తూ మానవులు ఎలాగ పెరిగి ప్రపంచంలో గెలిచారు అనే దానిపై ఒక గొప్ప విశ్లేషణ హరారి ఈ పుస్తకంలో మానవుల మొదటి సంఘటనల నుండి ఆధునిక సమాజం మధ్యలో చేసిన పరిణామాలను వివరిస్తాడు ఇది మానవ సాంఘీక వ్యవస్థ ఆర్థిక విధానాలు మరియు సాంకేతిక పరిణామాలను గొప్పగా సమీక్షిస్తుంది స్పెయిన్స్ పుస్తకం మన అనుభవాలను మన చరిత్రను మరియు సమాజాన్ని ఒక కొత్త దృష్టిలో చూస్తుంది ఇది సాధారణ చరిత్ర పుస్తకాల కంటే విస్తృతమైన దృష్టిని అందిస్తుంది సంక్షాప్త చరిత్ర అనేది ఒక పెద్ద కారణం ఇందులో మనిషి ప్రమాణం సిద్ధాంతాలు మరియు భవిష్యత్తుపై అవగాహన పెరుగుతుంది ఇది అద్భుతమైన గమనికలు తాత్వికమైన ప్రశ్నలు మరియు మానవ జీవితం పట్ల గాంభీరమైన అవగాహన ఇవ్వడానికి ఇష్టమైన పుస్తకం